ఆయిల్ వాటర్ కలర్ అన్ని చెప్పాలంటే నేను మామూలుగా వాడే మాధ్యమం ఏమిటంటే ఆయిల్ వాటర్లో ఒక చుక్క పడినా ఇది ఆయిల్ వాటర్ పైన మొత్తం ఒక పర్ పొరలా ఏర్పడుతుంది కలర్ కలర్గా కనబడుతుంది అది నాకు ఆయిల్ అని అర్థమవుతుంది వాటర్ వాటర్లో ఎక్కువ సోడియం ఉండకూడదు సోడియం అనేది ఒక పాయింట్ వరకే ఉండాలి ఆ పాయింట్ వరకే ఉండటం వలన మనము వాటర్ని తాగుతాము వాటర్ కూడా ఎక్కువ సోడియంతో ఉండకూడదు ఎక్కువగా మురికిగా ఉండకూడదు ఎక్కువగా మురికిగా ఉన్నా ఎక్కువగా సోడియం కలిపి ఉన్నా మనం తాగలేము ఆయిల్ కూడా ఆయిల్ కూడా నీటిలో ఒక పైన పొరలా ఏర్పడుతుంది రంగులు రంగులుగా మనకు కనబడుతుంది అదే నాకు మాధ్యమం అనిపిస్తుంది